ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగు చేసే పంటలు వరి మరియు గోధుమలు అలాగే ఈ వరి అనేది సంవత్సరానికి రెండు పంటలను వేస్తు ఉంటాము వరి అనేది గోధుమలు గోధుమల నుండి మనం పిండి పిండి పట్టించుకుని రొట్టెలు చేసుకోవచ్చు అలాగే గోధుమ రవతో ఉప్మాకానీ దొడ్డు అలా చేసుకోవచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇందులో గోధుమలలో చాలా రకాలైనటువంటి పోషకాహార విలువలు చాలా ఉన్నాయి అలాగే గోధుమ నుండి వచ్చే కొంచెం పొట్టు అనేది పశువులకు దానాగా కూడా వేస్తుఉంటారు